తెలుగు రాష్టల్లో తెలుగు భాష వాడకం అనేది కాలానికి అనుగుణంగా మారుతూ వస్తుంది ఒకానప్పుడు ఒక ఎడ్యుకేషన్ అంతగా లేని సమయంలో ఉన్న భాషని ఎడ్యుకేషన్ అవుతున్నప్పుడు ప్రజల్లో వచ్చే భాషలో వచ్చే మార్పు చాలా డిఫరెంట్గా ఉంది ఒకానొక సమయంలో ఎవరినైనా ఒక వ్యక్తిని ఇలా రండి అని అని పిలవడానికి ఇటు రా అనేవాళ్ళం కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఎడ్యుకేటెడ్ అవుతున్నారో మనుషులు ఆ విషయాన్ని పుస్తక లాంగ్వేజ్లో మాట్లాడగలుగుతున్నారంటే ఇక్కడికి రండి అలా అంటే ఆ భాషలో మార్పు అనేది చాలా మంచికి నడిపిస్తుందనేది నా ఉద్దేశ్యం